మా అతిపెద్ద బలాలు మరియు బలహీనతలు ఏమిటి బలాలు అంటే నేను కస్టపడి సంపాదించి ఈ మాకు ఉన్న అప్పులను కట్టుకోవడానికి మేము మా గుండె ధైర్యాన్ని పెంచుకుంటాం మా బలహీనత ఏమిటంటే మేము అందరినీ నమ్మి మోసపోవడానికి సిద్ధంగా ఉంటాం అది మా బలహీనతగా మేము చెప్పుకుంటాం